హోస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక అతను ట్రీట్మెంట్ ఇస్తుండగానే చనిపోయాడు అసలు ఏమీ అర్థం కాలేదు ఇంజెక్షన్స్ ఇచ్చాం బాటిల్స్ ఆల్రెడీ ఎక్కుతూనే ఉన్నాయి తాగేసి కూడా బాగానే ఉన్నాడు ఇంతసేపు మాట్లాడుతూ మాట్లాడుతూనే అట్లా అయిపోయాడు దేనికో అర్థం కాలేదు ఎందుకలా అయిపోయింది అసలు పాపం చనిపోయాడు ఎలా సర్ తనకి డెత్ సర్టిఫికెట్ కావాలి కాబట్టి రిజిస్టేషన్ గురించి మేము అన్నీ రిపోర్ట్స్ గురించి అన్నీ రాశాము వాళ్ళకు కొద్దిసేపులో అవసరం కాబట్టి మీ సిగ్నేచర్ కావాలి సార్ మీ సిగ్నేచర్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చామంటే వాళ్ళు మీసేవకు వెళ్ళి తీసుకుంటారు మన్ డెత్ సర్టిఫికెట్ అసలు ట్రీట్మెంట్ తీసుకోకుండానే చనిపోయాడు సార్ ఇంజెక్షన్స్ ఇచ్చాము అట్లా ఎలా జరిగిందో అర్థం కాలేదు ఓ ఓకే సార్ మీ సిగ్నేచర్ దయచేసి ఇవ్వగలరా